నాకు తెలుగు భాష అంటే చాలా ఇష్టం మా రాష్ట్రంలో అందరికీ తెలుగు భాషా వస్తుంది మా మాతృభాష తెలుగు భాష మా తెలుగు కూడా ఒక సబ్జెక్టు నా మాకు ఇప్పుడు వేరే వేరే రాష్ట్రాలలో కూడా వేరే వేరే భాషలు మాట్లాడతారు వారి వారి మాతృభాషలలో మాట్లాడుతారు గుజరాత్లో హిందీ కేరళాలో మలయాళం తమిళనాడులో తమిళ్ ఇట్లా మొదలగునవి మాట్లాడుతారు వారి ఇష్ట వారి మాతృభాష వారికి ఈజీ గా వస్తుంది మా మాతృభాష మాకు ఈజీ గా వస్తుంది తెలుగు చరిత్రలో మొత్తం వేరే వేరే భాషలు ఉంటాయి సంస్కృత మా సంస్కృతలోచ్చే ఏంటి అంటే సంక్రాంతి పండుగ ఎక్కువ భరతనాట్యం కళాకారులు ఇప్పుడు తెనాలి రామకృష్ణ తిక్కన్న ఎర్రన్న అట్లా మొదలగునవి రచితలు తెలుగు పండితలు నాకు వాళ్ళు చెప్పే కథ పద్యాలైన పాఠాలయినా చాలా బాగా నచ్చుతాయి చాలా ఈజీ గా అర్థమయిపోతాయి మన భాష అంటే మనకు వట్టిగా అర్థం అయిపోతది మా భాష అంటే మా రాష్ట్రం మొత్తం వస్తది మా కవు మా కవులు రచించిన భాష తెలుగు భాష ఇంకా తెలుగు భాష అంటే నాకు చాలా చాలా ఇష్టం మా తెలుగు భాష అని నేను చెప్పలేను కానీ అది చెప్పడానికి మాటలు రావు మాటలు సరిపోవు మా మధురమైన భాష తెలుగు భాష ఇంకా మన స్కూల్ ల్లల్లో పాఠాలు చెప్పడం కూడా మనకు తెలుగు అర్థం అయినంతగా ఏది అర్థం కాదు తెలుగులో చెప్తేనే ఏదైనా అర్థం అ అవుతుంది హిందీలో హిందీలో చదివి సార్ తెలుగులో ఎక్స్ప్లైన్ చేస్తే ఇంకా బాగా అర్థమవుతుంది ఏదైనా తెలుగులో ఎక్స్ప్లైన్ చేస్తేనే బాగా అర్థమవుతుంది మనకి ఇంగ్లీష్ వచ్చి నేర్చుకొని పట్టుదలతో ఉంటేనే అవి వర్థమయితాయి లేకపోతే మనకర్థం కావు మన భాష అంటే నాకు చాలా ఇష్టం మన భాష అని ఎప్పటికీ ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నాను